విక్టరీ రెస్టారెంటే కదండి రావులపాలెం నా పేరు పవన్ నేను మీ రెస్టారెంట్ నుండి ఆహార పదార్థాలు కొంతసేపటి క్రితం ఆర్డర్ పెట్టి ఉన్నాను అవి ఏమిటంటే చికెన్ దమ్ బిర్యాని వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక నూడిల్స్ చెప్పాను కాకపోతే నాకు నేను పెట్టినప్పుడు చూపించిన టైం దాటి చాలా సమయం అవుతుంది నాకు పెట్టినప్పుడు ఒక సమయం చూపించింది కానీ ఆ చూపించిన సమయం దాటి ఒక అరగంట దాటింది నాకు ఇప్పుడు వరకు డెలివరీ అబ్బాయి ఆ ఆహార పదార్థాలు నాకు తెచ్చి ఇవ్వలేదు అది ఎవరి దగ్గర సమస్య అనేది నాకు తెలియదు అది రెస్టారెంట్ వాళ్ళ సమస్య లేదా డెలివరీ చేసే అబ్బాయి సమస్య నాకు తెలియదు కాబట్టి ఆహార పదార్థాలు ఎంత త్వరగా ఇప్పిస్తే అంత మంచిది లేదంటే నేను నా ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను త్వరగా పంపితే పంపండి లేదంటే క్యాన్సిల్ చేయండి నాకు ఏదో ఒకటి తీర్మానం చెప్పండి